భారతీయ విద్యా విధానం అయితే ప్రస్తుత కాలంలో చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం టీచర్లు నైపుణ్యం గల టీచర్ల కొరత ఉంది ఇంచుమించు ఎయిటీ పర్సెంటేజ్ టీచర్లు నైపుణ్యం లేని వాళ్ళే ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళు సరైనటువంటి టీచింగ్ మెథడ్స్ని అనుసరించడం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే తల్లిదండ్రులు విద్యావంతులైన తల్లిదండ్రులు బిజీగా ఉండి పిల్లలను పట్టించుకోకపోవడం రెండవది నిరక్షరాస్యులు అయినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఏ పిల్లలు ఏమి చదువుతున్నారో అబ్జర్వ్ చేయకపోవడం ప్రధాన కారణం దీన్ని మార్చవలసినటువంటి తరుణం ఆసన్నమైంది పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఫోకస్ పెట్టడం ఒక విద్య అనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నైపుణ్యాలు ఆ నైపుణ్యాలతో పిల్లవాడు తనకు అంత భవిష్యత్తులో తన జీవితం మీద నిలబడేటట్లు ఇచ్చే నైపుణ్యాలను ఇవ్వడం ఇటువంటివి నేర్పవలసినటువంటి అవసరం ఉంది